చిన్న జంతువులని ఎలా చూసుకుంటారు పశు వృద్ది అనేది మనకి ఎలా పెరుగుతుంది అంటే బేసికల్గా మనకి చాలా రకాలగా జాతీలున్నాయి మన ఎక్క ఏ జంతువు తీసుకున్నా మనకు ఆవులోనూ గేదేలోనూ అది కాకుండా చిన్న చిన్న జంతువులు లైక్ మనకి చూస్తే కుందేలు కానీ లేకపోతే పిట్ట కానీ కోడి కానీ ఏది తీసుకున్న వాటిల్లో మనకి చాలా వరకు జాతులున్నాయి సరేనా సో మనకి ఈ జాతుల్ని అభివృద్ధి చేయడానికి మనం చాలా వరకు హల సహాయపడాలి ఈ జాతుల్ని పెంచడం కోసం మనం ఎంతో కొంత కృషి చెయ్యాలి ఈ జాతులు మనకి పోకపోగా మనకి చాలా వరకు డిమాండ్ అనేది పెరుగుతుంది